హలో చెప్పండి ఓకే ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇప్పుడు అవ్వదు వన్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి బట్ ఎగ్జామ్స్ కదండీ మీ అబ్బాయి కూడా చాలా వీక్గా ఉన్నాడు చదవట్లేదు దేనికి ఓకే అండి కానీ

ఓకే అండి బట్ మీ అబ్బాయి మార్క్స్ రాకపోతే మరి మమ్మల్ని ఏమి అనొద్దు చదివించండి బాగా ఎన్ని డేస్ అండి టెన్ డేస్ ట్రిప్పా మళ్ళీ వెంటనే స్కూల్కి వచ్చేస్తారా ఇంకా అవునండి సరే అండి వచ్చేటప్పుడు ఆ అబ్బాయితో లీవ్ లెటర్ పంపించండి ఓకే అండి సరే అండి